నేను నా ఫ్రెండ్ మల్లీశ్వరి మ్యారేజ్కి వెళ్ళాము నాతో పాటు మా స్నేహితులు అందరం కలిసి తన మ్యారేజ్కి వెళ్ళాము అక్కడ మేము తనకి ఒక గిఫ్ట్ ఇద్దామని ఒక బంగారపు ఉంగరాన్ని చేయించుకొని తీసుకొని వెళ్ళాము తను మమ్మల్ని చూడగానే ఎంతగానో ఆనందపడింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత మేమందరం మా స్నేహితులని కలిసాము అది కూడా మా ఫ్రెండ్ మ్యారేజ్లోనే తను మమ్మల్ని చూడగానే

బంగారాన్ని కావాల్సిన వడ్డానం కానీ చైన్ కానీ కమ్మలు కానీ ఇలా గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా తోటి స్నేహితులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ తనకు వాచ్ లాంటివి ఇంట్లో కావాల్సిన సామాన్ల లాంటివి లేదంటే తనకి ఇష్టమైనవి ఏవైనా చేసుకొని తేవడం కానీ ఈ విధంగా తనకు ఇవ్వడం జరిగింది అలాగే తనకి ఇంట్లో కావాల్సిన పరిసర వస్తువులు ఇంకా తనకి నచ్చిన డ్రెస్సెస్ కానీ గిఫ్ట్స్ కానీ డిన్నర్ సెట్స్ కానీ ఇలా చాలా రకాలుగానే గిఫ్ట్స్ ఇచ్చారు మేము అక్కడే ఉండి చూసాము ఎందుకంటే మా ఫ్రెండ్ పెళ్ళి కాబట్టి చాలా ఎంజాయ్ చేశాము తన దగ్గరనే ఉంటూ తనతో పాటు కలిసి మేమందరం తిన్నాము అలాగే మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసి లంచ్ కూడా వాళ్ళే పెట్టిన ఆహారం చాలా బాగుంది ఆరోజు పెళ్ళిలో ఫుడ్ అయితే చాలా బాగుంది బిర్యాని ఇంకా

అలాగా అనేసి అప్పటి రోజుల్లో కట్నం ఇచ్చి పెళ్ళి చేసేవాళ్ళు అలా కట్నమే కాకుండా మళ్ళీ వాళ్ళ పెళ్ళి ఖర్చులు వాళ్ళకి అయ్యే అవి ఖర్చులతో పాటు కట్నం ఇవ్వాలి కట్నం ఇవ్వకపోతే అప్పటి రోజుల్లో చాలా చిన్న చూపు చూసేవాళ్ళు పెళ్ళి కూతురిని చాలా చులకనగా చేసి మాట్లాడుతూ ఉండేది నీకు పని చేత కాదు అది కాదు అనేసి అలాగే తను నువ్వు కట్నం తేలేవు అనేసి ఒకవేళ వాటితో పాటు వాళ్ళ తోడి కోడలు ఉంటే ఆమెను పెద్ద చేసి ఈమెని తక్కువ చేసి అలా ఆ విధంగా చూసే వాళ్ళుగా ఉండేది ఇప్పటి రోజుల్లో చూస్తే కట్నం అనేది అంత ఏం లేదు ఎందుకంటే కట్నం అనకుండా ఇద్దరు కలిసి జాబులు చేసుకుంటున్నారు కాబట్టి కట్నం విషయానికొస్తే అలా ఎలాంటి బలవంతం లేకుండా మ్యారేజ్ పెళ్ళి కలిసి చేస్తున్నారు అలా ఖర్చులు కూడా వాళ్ళకు ఎక్కువ కాకుండా వీళ్ళకి ఎక్కువ కాకుండా మంచిగా కలిసి చేసుకుంటున్నారు అలాగే

అందుకే ఎలాగైనా చేసి అప్పో ఏదో ఒకటి చేసి వాళ్ళు కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు ఎలాంటి లోటు లేకుండా చేయడానికే చూస్తారు పెళ్ళిళ్ళు ఎలాంటి లోటు వచ్చినా మళ్ళీ పెళ్ళి కూతురినే మీరు కట్నం ఎంత ఇచ్చారు అని అలా ఇలా అనేసి మళ్ళీ పెళ్ళి కూతురిని వాళ్ళ ఇంటి వాళ్ళనే అంటూ ఉంటారు జనాలు అందుకే అలా ఏ విధంగా కావద్దు అనేసి చాలా మంచిగా కావాలి ఆడపిల్ల పెళ్ళి అనేసి చాలా బాగా వైభవంగా చేసి చేయాలని అనుకుంటారు అలా చేయడానికి వాళ్ళు ఎంత ఖర్చు అయినా కానీ సంతోషంతోనే వాళ్ళు పెట్టాలని ఆశతో ఉంటారు అలా ఎలాంటి లోటు లేకుండా పెళ్ళి మంచిగా జరగాలని ఎలాంటి గొడవలు లేకుండా ఎక్కడైనా ఆహారం విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ వచ్చిన బంధువుల విషయంలో కానీ ఎలాంటి లోటు లేకుండా ఉండాలనేసి ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా మంచిగా చాలా మంచిగా వైభవంగా ఘనంగా పెళ్ళి చేస్తూ ఉంటారు